మేడం కెరీయర్ కౌన్సిలింగ్ దేవిక ఏనా మాట్లాడేది నమస్తే మేడం నేను పుత్తూరులో ఇంటర్ కంప్లీట్ చేశాను మేడం మంచి మార్కులు వచ్చినాయి నెక్స్ట్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో ఏం తీసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది ఏది ఏ విధంగా పోతే దాంట్లో ఏం లాభం ఏం చదవగల గలగచ్చు అని మీరు ఏమైనా చెప్పగలరా ఓకే మేడం

ఓకే మేడం

అవునా మేడం ఓకే ఇంటర్లో మ్యాథ్స్ బయాలజీ కంప్లీట్ వాళ్ళు ఉంటే కంప్లీట్ చేసుకున్నా మేడం మార్కులు నైన్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది మేడం అవును మేడం

ఓకే అవును ఓకే మేడం ఓకే సరే మేడం ఓకే మేడం సరే థ్యాంక్స్ మేడం ఓకే మేడం